చిన్నపుడు మేము అంత్యాక్షరి తొక్కుడుబిళ్ళ అష్టాచమ్మ లాంటివి ఆడేది రేస్ కానీ కలర్ కలర్ కానీ ఇంకా కబడ్డీ ఖోఖో క్రికెట్ వాలీబాల్ అలాంటివి ఆడేది వీటిలో ప్రతిఒక్కటి కూడా నాకు చాలా ఇష్టం అన్నీ ప్రతి ఒక దాంట్లో నిబంధనలు కూడా ఉండేవి ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఆడుకునేది మేము ఆడుకొని ఆడుకొని ఎవరైనా తప్పు గిట్ల ఆడితే రూల్స్ అనేది వాళ్ళకు చెప్పేది ప్రతి ఆటలో కూడా రూల్స్ అనేవి ఉంటాయి వాలీబాల్ లో కోర్ట్ బయట కానీ లోపల ఉంటే ఏంకాదు బయటపడితే ఫౌల్ లాగా లేకపోతే ఔట్ బాల్ లాగా తీసుకోవటం జరిగేది ఆ బాల్ని కనుక సర్వీస్ చేసినప్పుడు బయటపడితే అవుట్ బాల్ ఒకవేళ నెట్కు తగిలితే రోలింగ్ ఎవరికైనా అపోజిట్ టీమ్లో తగిలి పోతే వాళ్ళు తీయలేకపోతే పాయింట్లు తీసుకొనేది క్రికెట్లో వస్తే బౌలర్ దగ్గర గ్రీస్ దగ్గర ఫుట్ అనేది ముందుపడితే నోబ్గా బాల్ అనేది గ్రీస్కి అవతలనుండి వెళితే వైడ్గా వికెట్కి తాకితే అవుట్ క్యాచ్ పడితే అవుట్ ఆ గ్రీస్లో స్టంప్లో బ్యాట్ పెట్టకుండా బయట ఉంటే బ్యాక్ సైడ్ కీపర్ అనేది స్టంప్ అవుట్ కూడా కొట్టే అవకాశం ఉండేది అంత్యాక్షరిలో ఏ అక్షరం వస్తే ఆ అక్షరం పాట అనేది వచ్చిన వాళ్ళు పాడేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాక పాట అనేది పాడడం జరిగేది కబడ్డీకి వస్తే కబడ్డీలో తొక్కుడు బిళ్ళ తొక్కకుండా వెళితే వాళ్ళను ఔటుగా చెప్పేది ఆ తొక్కుడు బిళ్ళ తొక్కివెళితే అవుట్ కాకూడదు అనేది ఒకవేళ బోనస్ పాయింట్ కాక తొక్కి ఎవరికి టచ్ చేయకున్నా కానీ బోనస్ పాయింట్ అనేది రావడం జరిగేది ఇలాగే ఎంతమందిని తాకి వెళ్తే అన్నీ పాయింట్స్ అనేవి రావడం జరిగేది ఒక టీమ్ విన్ అయినాక మళ్ళీ కోర్ట్ చేంజ్ అనేది కావడం జరిగేది అలా మూడుసార్లు కోర్ట్ చేంజ్ అయినాక ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళు విన్గా ప్రకటించడం జరిగేది